మొబైల్ షాప్ నుంచి మాట్లాడుతున్నారా నాకు రెడ్మీ మొబైల్ కావాలండి మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయా రెడ్మీ టెన్ ఏ కావాలి ఫైవ్ జీ కావాలి మేడమ్ మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయా ఫైవ్ జీ అవును మేడమ్ ఏమైనా ఆఫర్ ఉందా మేడమ్ దగ్గరలో మీ బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా మేడమ్ మీరు ఎక్కడ మీ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి మేడమ్ చూడండి మేడమ్ నాకు రెడ్మీ టెన్ ఏనే కావాలి అది కూడా ఫైవ్ జీలోనే ఉండాలి సరే మేడమ్ ఛార్జ్ ఎక్కువ టైం తీసుకుంటుందా అండి పవర్ బ్యాంకు ఛార్జు ఇవన్నీ ఎక్కువ టైం పడుతుందా ఛార్జింగ్ ఎక్కడానికి మొబైల్కి ఓకే మేడమ్ అయితే సరే మేడమ్ అయితే నేను వచ్చి నేను రెడ్మీ టెన్ ఏ ఫైవ్ జీ కావాలి నాకు ప్యాక్ చేసి చూడండి నేను అమౌంట్ తీసుకొని వస్తాను ఓకే మేడమ్ థ్యాంక్ యూ